హలో అవునండి చెప్పండి అవునండి ఇప్పుడు వేటికి షూట్ కావాలి మీకు పెళ్ళిళ్ళకా ఫంక్షన్స్కా ఓకే అండి

అంటే మీరేమైనా ప్లేసెస్ అంటే ఇక్కడ అయితే బాగా ఫోటోలు వస్తాయనుకున్నారా అండి ఏమైనా మీరు మా దగ్గర అయితే కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి అక్కడ మార్నింగ్ టైం అయితే మంచిగా ఫోటోలొస్తాయండి రిసార్ట్స్ అంటే మనం ఒక ప్లేస్ బీచ్ దగ్గరకి వెళ్దామా లేకపోతే రిసార్ట్స్ దగ్గరకి వెళ్దామా ఓకే అండి అయితే మనం ఇలా కొన్ని ప్లేసెస్ గోవా కానీ ఇలా భద్రాచలం సైడ్కాని ఖమ్మం సైడ్ భద్రాచలం ఒకటి ఉంటుంది వరంగల్ సైడ్ వృక్షా విహార్ అని ఒకటి ఉంటుంది ఇటు సైడ్ పోతే మంచి ఫొటోస్ వస్తాయండి మనకి మనకి అంటే మీకు బెస్ట్ ఫొటోస్ వస్తాయి మంచి సన్రైజస్ వస్తూ ఉంటాయ అంటే ఫొటోస్ బాగా వస్తున్నాయ నైట్ టైం అనుకోండి ఇలా వృక్షా విహా విహార్లో అయితే అంతా వేసి మంచి ఫొటోస్ కూడా బాగా తియ్యచ్చండి అంటే మీ మీ ఛాయిస్ అండి మీరు ఎలా అనుకుంటే అలా చెయ్యచ్చు ఎంత అంటే ఒక ట్వేల్వ్ థౌజండ్ పడుతుందండి అంతే అండి అంటే ఓన్లీ ఫ్రీ వెడ్డింగ్ షూట్ మట్టుక్కి ఓన్లీ ఫ్రీ వెడ్డింగ్ షూట్ మట్టుక్కి ట్వేల్వ్ థౌజండ్ అండి పెళ్ళికి మళ్ళీ వేరే ఉంటుంది అంతేనండి అంటే మీకు వీడియో సైజ్ కావాలా లేకపోతే ఓన్లీ ఫొటోస్ మటుకే కావాలా అండి వీడియో పిక్స్ అయితే ఎక్కువ పడుతుంది ఓన్లీ ఫొటోస్కి అయితే ట్వేల్వ్ థౌజండ్ వీడియోస్కి అయితే ఒక ట్వంటీ థౌజండ్ దాకా పడుతుందండి ఇరవై వేలు దాకా

ఓకే నండి అంటే స్క్రీన్ పైన వేస్తారు కదండీ ఇలా అలా వీడియో మేకింగ్ టైప్ లాగా కూడా చెయ్యచ్చు అండి మొత్తం ఈ యొక్క ఇరవై వేలు వీడియో అదొక పన్నెండు వేలు మొత్తం ముప్పై ఎనిమిది వేలండి అవునండి ఈ ఆదివారం ఖాళీగా ఉన్నారాండి మీరు ఆదివారం పొద్దున్న వస్తే మనం ఒక ప్లేస్ ఇలా భద్రాచలం సైడ్ పోదామండి మంచి వ్యూ పాయింట్ ఉన్నాది అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకుందామండీ ఆదివారం నుంచి స్టార్ట్ చేద్దాం ఇంక ఓకే అండి తప్పకుండా ఓకే అండి